సార్ నమస్తే సార్ నేను వ్యాపారం చేస్తూ ఉంటాను సార్ వ్యాపార నిమిత్తం నేను సంపత్ నగర్లో ఉన్నాను సార్ టౌన్కి దూరంగా ఉన్నాను వెలుపల ఉన్నాను సార్ టౌన్కి నేను వ్యాపారం కోసం నేను చెన్నై వెళ్ళాల్సి ఉంది సార్ చీరాల నుంచి వెళ్ళాలి సార్ చీరల నుంచే అవును సార్ అవును అండి కొంచెం నా కోసం ఒక టికెట్ బుక్ చేస్తారా సార్ ఎల్లుండికి అవున్ సార్ తరగతి వచ్చేసేసి ఏసీ సార్ అవును సార్ నా ఐడీ వచ్చేసేసి కార్యా ఎట్ వన్ టూ త్రీ సార్ పాస్వర్డ్ వచ్చేసి చీరాల వన్ టూ త్రీ సార్ కొంచెం ఏమి అనుకోకుండా నాకు కొంచెం టికెట్ బుక్ చేయండి సార్ ఉంటాను సార్